మతం గురించి చర్చలు ముఖ్యంగా వేరు వేరు నమ్మకాలను కలిగి ఉన్న స్నేహితులను లేదా కుటుంబ సభ్యులతో చాలా సున్నితమైనవి కావచ్చు అయితే అవి పరస్పర గౌరవంతో సహనంతో మరియు విజ్ఞానంతో జరిగితే మన సంబంధాలను బలపరిచే అవకాశం ఉంది మత చర్చలను అనుకూలంగా సాగించేందుకు కొన్ని ముఖ్యమైన సూచనలు గౌరవ భావాన్ని ప్రదర్శించండి ప్రతి ఒకరి నమ్మకాల పట్ల గౌరవాన్ని చూపించాలి నేను నిన్ను అర్థం చేసుకోవాలి అని ప్రయత్నిస్తున్నాను అనే భావంతో చర్చను ప్రారంభించాలి ఆసక్తితో వినండి వారు ఏమి చెప్తున్నారో వారి విశ్వాసం వెనుక ఆలోచన ఏమిటో అనేది దానిపై అవగాహన పెంచుకోవాలి మధ్యలో అడ్డుకోకుండా ఓపిక విన్నప్పుడు మంచి సంభాషణ జరుగుతుంది తమ నమ్మకాలను ఎవరైనా పై చేయిగా చెప్పకూడదు నా మతం సరైనది అనే అనే ధోరణి చూపించకూడదు బదులుగా నేను ఇలా నమ్ముతాను నువ్వు ఏమి భావిస్తావు అనే ప్రశ్నల ద్వారా చర్చను ముందుకు తీసుకు వెళ్ళాలి కలహాలను నివారించండి చర్చ తీవ్రంగా మారితే అంతే వదిలేయడం మంచిది మతపరమైన చర్చలు ఎప్పుడు స్నేహపూర్వకంగా కొనసాగాలి కలహాలకు దారి తీయకూడదు పరస్పర సమానతను గుర్తించండి మతం మాత్రమే మన మనుష్యత్వాన్ని నిర్మించదు మానవీయ విలువలు సహకారం ప్రేమ అన్నీ మతాన్ని మించి ఉన్నాయి అని గుర్తించాలి వ్యక్తిగత అనుభవాలను పెంచుకోవడం తత్వశాస్త్ర సిద్ధాంతాల గురించి మాట్లాడేటప్పుడు వ్యక్తిగత అనుభవాలను కలిపితే చర్చ మరింత ప్రభావవంతంగా ఉంటుంది అంగీకరించని అంశాలను ఒప్పుకోవడం అన్ని విషయాలలో ఏకాభిప్రాయం అవసరం లేదు మనం ఇద్దరం వేరు వేరు నమ్మకాలను కలిగి ఉన్న గౌరవంతో అంగీకరించవచ్చు అని దృక్పథాన్ని ప్రదర్శించాలి హాస్యాన్ని ఉపయోగించడం చర్చలలో హాస్యం స్పల్పంగా ఉపయోగిస్తే బరువు తక్కువ అయ్యి స్నేహపూర్వకంగా వాతావరణం ఏర్పడుతుంది అవగాహన పెంచుకోవడం ఇతర మతాల గురించి తెలియచేసి పుస్తకాల వ్యాసాలు చదవడం ద్వారా విస్తృత దృక్పథాన్ని అలవరుచుకోవచ్చు ఉద్దేశం బంధాన్ని మెరుగుపరచడం చర్చలో ఉద్దేశం ఎప్పుడు ఒకరిని మార్చడం కాకుండా పరస్పర అవగాహన పెంచడం సంబంధాలను బలపరచడం కావాలి